అవునండి చెప్పండి ఎవరు మీరు అవునండి సరే అండి విజయనగరంలో పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఇవి రెండు టెంపుల్ అండి మెయిన్ అయితే పోర్ట్ సైడ్ ఉంటుందండి ఇంకోటి అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుందండి అయితే మనకు సిరిమాను పండుగ అనేది ఉంటుందండి అది త్రీ డేస్ జరుపుతారండి ఈ పండుగ ఫెస్టివల్ అనేది బాగా చేస్తారండి సిరిమాను ఊరంతా తిప్పుతారండి పైడితల్లమ్మ ఫెస్టివల్ రోజు చాలామంది వస్తారండి చుట్టుపక్కల ఒక ఊరు నుంచి చాలా ఎక్కువ ఒక లక్ష రెండు లక్షల మంది వస్తారండి మీరు ఎన్ని రోజులు ఈ పండుగని దసరా అయ్యాక చేస్తారండి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు ఇక్కడ ఈ పండుగ అయితే సోమ మంగళ బుధ అవుతుందండి మీరు సండే వచ్చారు అనుకో ఇక్కడ దగ్గర్లో గుడి దగ్గరలో ఒక హోటల్ బుక్ చేస్తాం అండి మీకు మీరు అక్కడ స్టే చేద్దురుగాని అక్కడ ఫుడ్డు అన్నీ అక్కడేనండి అవునండి మీరు ఎలా వస్తారండి ఓకే అండి అయితే మేము ట్రైన్ దగ్గరికి క్యాబ్ పంపిస్తామండి ఎంతమంది వస్తున్నారు ఓకే అండి త్రీ మెంబర్స్కి రూము ఫుడ్ అక్కడ మీకు తిప్పడానికి అన్నిటికీ ఒక ఫైవ్ థౌజండ్ అవుతుందండి ఫస్ట్ టెంపుల్కి తీసుకెళ్తామండి తరువాత ఓట గంట స్తంభం అండి మీకు చూపిస్తామండి చూపిస్తామండి మీరు మీరు వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి సరే అండి అయితే ఓకే అండి